గ్రామీణ ప్రాంతాలలో రైతులు చాలా సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది ఇందులో మొదటిది ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం అంటే డబ్బు రైతులు పంటలు పండించి పండించాలంటే వారికి డబ్బు చాలా అవసరం కానీ అది వాళ్ళ దగ్గర ఉండదు మనం ప్రభుత్వం రైతులకు సహాయం చేయడం అనేది చాలా అవసరం ఆర్థిక సహాయం అనేది చాలా అవసరం కానీ మన ప్రభుత్వం అలా చే చేస్తలేదు ఆర్థిక సహాయం అనేది రైతులకు దొరకకపోవడం వలన వారు రైతు సరైనటువంటి మందులు ఎరువులు కొనలేక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఇలా ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల కొంత మంది రైతులు ఆత్మహత్యలు లాంటివి చేసుకొని చ చనిపోవడం జరుగుతుంది ఆర్థిక సహాయం అనేటటువంటిది మన ప్రభుత్వం అనేటటువంటి ప్రభుత్వమే అందించడం చాలా అవసరం ఇది ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్నటటువంటి సమస్య వాతావరణ మార్పు రైతులు చాలా కష్టపడి పంటను ఎరువులతో మందులతో కలుపులు తీసి వివిధ రకాలుగా పండించడం పండిస్తూ వస్తారు కానీ కొన్ని సమ కొన్ని సమయాలలో వాతావరణం అనేటిది వాళ్లకు అనుకూలంగా ఉండదు వాతావరణ మార్పులు సంభవించినప్పుడు వారి పంట నాశనం అవ్వడం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు రైతులు వారు పెట్టినటువంటి పెట్టుబడి పెట్టుబడి గానీ ఇలా జరిగినప్పుడు అవి ఏళ్ళాకపోవడం వలన వారు చాలా అప్పులపాలు అవ్వడం జరుగుతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల రైతులు ఎంతో నష్టపోయి ఆ డబ్బుని ఎలా తిరిగి చెల్లించాలో తెలియక పురుగుల మందులు తాగి రోజు మనం చదువుతున్నటువంటి వార్తా పత్రికల్లో రావడం జరుగుతుంది ఇలా వాతావరణ మార్పుల వల్ల చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది మరియు అలాగే సాంకేతిక సహాయం సాంకేతిక సహాయం అంటే మన రైతులకు పూర్వకాలం నుండి నాగళ్లు ఎడ్లు వీటితోనే వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది కానీ సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ట్రాక్టర్లు గానీ ఇంకా వివిధ రకాలటువంటి వరి కోసే మిషన్లు గానీ ఇలాంటి అనేటువంటివి వచ్చినప్పుడు వారికి వ్యవసాయం అనేది చేయడం చాలా సులభమైంది కానీ వారికి ఆ వస్తువులు ఎవ్వరు ఇవ్వరు అందువలన ప్రభుత్వమే కొన్ని సాంకేతిక సాంకేతిక మెషీన్లను తయారు చేసి రైతులకు ఇవ్వడం వలన వారు ఎంతో ఆనందంగా వ్యవసాయం చేయడం సులభమవుతుంది ఇవి ఇలా చేయడం వలన వారికి కష్టం తగ్గుతుంది కష్టతనం తగ్గి కొంచెం సులభంగా మారుతుంది ఈ విధంగా చేయడం వలన మా రైతులకు ఎంతో ఆర్థిక సహాయం అందించినవారవుతారు మరియు మంచి సాంకేతిక పరిశ్రమలు ఇవ్వడం వలన వారి వ్యవసాయం అనేది చాలా మెరుగు పడుతుంది అలాగే చిన్న సన్నకారు రైతులకు శిక్షణ కొంతమంది రైతులకు సరైనటువంటి చదువులేక అలాగే ఎటువంటి మందులు వేయాలో తెలియక చిన్న ఆళ్ళకు పంటాలన్ని సరిగ్గా పండకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మంచి పంటను పండించాలంటే వారికి కొంత శిక్షణ కావాలి దానికి ప్రభుత్వం మన గ్రామాలలోకి వచ్చి కొన్ని రకాలటువంటి మీటింగ్స్ పెట్టి అందరిని రైతులని పిలిచి వారికి ఒక వ్యవసాయం పట్ల ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఒక శ్రద్ధ గానీ ఒక అవగాహనకు తీసుకురావాలని తీసుకురావడం వలన చిన్న రైతులకు కూడా వ్యవసాయం పట్ల అవగాహన వస్తుంది దాని వలన వారు వ్యవసాయం ఎలా చేయాలి ఏ టైంకు ఏ పని చేయాలో వారికి కూడా తెలుస్తుంది ఇలా చేయడం వలన వాళ్లకు పంటను పండించడం సులభం అవుతుంది ఇలాంటి సమస్యలు ఎన్నో రైతులకు ఎదురవ్వడం జరుగుతుంది రైతులు మనకు అన్నం పెట్టే దేవుళ్ళు మరియు మనకు

మనకు అన్నం దొరుకుతుందంటే రైతుల వలనే రైతులు ఇలాంటి సమస్యలు ఎదురుకున్నప్పుడు మనం రైతులకు చాలా సహాయం చేయాలి ఇక్కడ ముఖ్యంగా గ్రామాలలో రైతులకు అసలు ఏమీ తెలియదు వారికి మనం సహాయం చేయాలి ఆర్థిక ప ఆర్ధిక సహాయం వల్ల వాళ్ళందరూ పైసలు లేక వారు సరైనటువంటి మందులు కొనలేక సరైనటువంటి ఎరువులు వేయ్యలేక సరైనటువంటి వాహనాలు గానీ లేదా వ్యవసాయ రంగంలో ఉపయోగపడే మిషన్లు గానీ వారికి దొరకవు దీనివలన ప్రభుత్వమే కొంచెం చర్య తీసుకొని వారికి మంచి ఆర్థిక సహాయం చేయడం వలన వాళ్లకు ఎంతో మేలు చేయడం జరుగుతుంది ఈ వాతావరణం అనగా రైతులు పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కొట్టడం గాలులు వీయ వీయ్యాడం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులకు చాలా నష్టం జరుగుతుంది అలాగే గోదావరి గంగా పరివాహక ప్రాంతాలలో ఆ వాటర్ అనేది పంట పోల్లలోకి వచ్చి పంట నాశనం అవ్వడం జరుగుతుంది అలా జరిగినప్పుడు రైతులు చాలా నష్టపోతారు దీంతో రైతు తీసుకున్నటువంటి అప్పులు చెల్లించలేక చనిపోవడం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలు అనేటువంటివి రోడ్డు మీద పడడం జరుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయలేము ఎందుకంటే వాతావరణ మార్పునీ ఎవ్వరు కూడా ఆపలేరు కాకపోతే దీనికి ప్రభుత్వం నష్ట పంట నష్టపరిహారం కింద కొంత డబ్బుని ఇవ్వడం వలన వారి ప్రాణాలను కాపాడినట్టుగా ఉంటుంది ఇలా ఆలోచించి ప్రభుత్వం పంటలు ఎక్కడెక్కడ ద్వంసం అవుతున్నాయి నాశనం అవుతున్నాయో తెలుసుకొని వారి అకౌంట్లోకి రైతుల అకౌంట్ లోకి డబ్బులు వేయాడం వలన వాళ్లను ప్రాణాలతో కాపాడినవారవుతారు ఇలా చిన్నకారు రైతులు కూడా వాళ్లకు తెలియని కొన్ని విషయాలను గవర్నమెంట్ ఏ అవగాహనకు తెచ్చి వాళ్లకు చెప్పాలని చెప్పు చెప్పడం వలన వారు కూడా మంచిగా వ్యవసాయం చేసుకోవడం జరిగుతుంది అసలు ప్రభుత్వం అనేది రైతులను ఆదుకోవడానికి మూల స్తంభంగా నిలబడి ఎందుకంటే ఈరోజు మన మనల్ని పరిపాలించేది మనమే అయినా మనం ఒక గవర్నమెంట్ నియమించుకుంటున్నాం ఆ గవర్నమెంట్ ఏ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను అనగా ఆర్థిక సహాయం గానీ వాతావరణ మార్పు గాని సాంకేతిక సహయం మరియు సన్నకారు రైతులకు శిక్షణ గానీ ఇవ్వాలి ఇలా ఇచ్చినప్పుడే రైతులు మనకు మంచి ఆహారాన్ని పండించి ఇవ్వడం జరుగుతుంది అలాగే కూరగాయలు గానీ పండ్లు గానీ పూలు గానీ ఏవైనా కూడా రైతులు మనకు పండించి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం ఇలా బట్టలు వేసుకుంటా ఉన్నా కూడా ఓ రైతు పండించే ఒక పత్తి పంట వలన మనకు ఈ బట్టలు అనేటువంటివి ఉత్పత్తి అవుతున్నాయి ఇలా రైతులను మనం కాపాడలేకపోతే మనకు అన్నం దొరకదు అలాగే మనం తినడానికి తిండి ఉండదు వేసుకోవడానికి బట్టలు ఉండవు తొడుక్కోవడానికి చెప్పులు ఉండవు ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా ఉండదు మనకు మన జీవితంలో రైతులు పరోక్షంగా గానీ పరి పరోక్షంగా గానీ ప్రత్యేకంగా గానీ ప్రత్యేక్షంగా గానీ ఏదో ఒక విషయంలో మనకు రైతులే మనల్ని కాపాడుతున్నారు కానీ రైతులను మనం ఎప్పుడు కూడా కాపాడలేము అందుకే మనకు రైతు మనల్ని కాపాడే సైనికుడు ఇద్దరు కూడా గొప్పవాళ్ళే రైతు మనకు అన్నం వంట వడ్డించి మనకు అన్నం పెట్టుతున్నారు అలాగే సైనికుడు మనకు కాపలా కాసి మన ప్రాణాలు రక్షిస్తున్నాడు ఇద్దరు కూడా దేశంలో గొప్పవారే రైతు అనేవాడు పేదవాడిగానే ఉంటున్నాడు కానీ డబ్బున్న వాళ్ళు మాత్రం డబ్బున్న వాళ్ళలాగానే మిగిలిపోతున్నారు రైతు దేశానికి వెన్నుముక రైతు లేకపోతే అసలు ఈ దేశమే లేదు రైతు

ఇంకా పేదవాడే అవుతున్నాడు డబ్బున్న వాళ్ళు మాత్రం డబ్బున్నవారే అవుతున్నారు కానీ రైతు మాత్రం డబ్బున్నవాడు అవ్వడం లేదు రైతు బతికి ఉంటేనే మనం కూడా బతుకుంటాం ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాం అంటే రైతు యొక్క చేతి భిక్ష మాత్రమే అలాంటి రైతును మనం కాపాడుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పాపం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు